ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఆరోగ్య వ్యవస్థ కాస్త వెనకబడే ఉందని చెప్పక తప్పదు అయితే దానికి మంచి కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం అలాగే చైతన్యం తక్కువగా ఉన్నవారు పూర్తిగా విద్యావంతులు కానివారు కూడా ఎక్కువగా ఉండడాన్ని భారత దేశంలోని ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నప్పుడు కూడా ఆరోగ్య సంరక్షణంలో కాస్త వెనకబడి ఉన్నాం ముఖ్యంగా ప్రజలలో కాస్త అవగాహన లోపం తక్కువ దానివల్ల ప్రభుత్వం తాలూకా నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు ముఖ్యంగా పరిశుభ్రతలో మనం గతంలో వెనకబడి ఉన్నాం అయితే ఇటీవల కొన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భారతదేశంలో పరిశుభ్రత విషయంలో కాస్త చైతన్యం వచ్చింది అలాగే ఎక్కడికి వెళ్ళిన అధిక జనాభా వలన పొడవైన క్యూలు కూడా ఉన్నాయి అలాగే అందరికీ పూర్తి స్థాయిలో పంచి పెట్టగలిగే స్థోమత లేదు అలా చాలా సేవలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది అయితే జనాభాకు అనుగణంగా ఇప్పటికి చాలా వరకు ప్రభుత్వాలు ఈ పనిచేస్తున్నాయి